సార్ మాకు ఒక ఏ ఫోర్ షీట్ బండెల్ కావాలి సార్ ఇంకా స్టిక్కర్స్ కావాలి డోరేమాన్ స్టిక్కర్స్ చిన్నపిల్లలకి స్టిక్కర్స్కి ఒకటి ఎంత సార్ షీట్కి హండ్రెడ్ రూపీసా ఓకే సార్ మాకు ఇంకా ఏ ఫోర్ షీట్ ఒక బండెల్ కావాలి సార్ బండెల్ ఎంత సార్ ఓకే సార్ ఇంకా ఛార్ట్స్ ఉన్నాయా సార్ డ్రాయింగ్ వేసే ఛార్ట్స్ చిన్నపిల్లలకి స్టడీ చైర్లు ఉన్నాయా సార్ ఓకే సార్ ఇంకా బైండింగ్స్ వేస్తారా సార్ బుక్స్ బుక్స్కి స్టిక్కర్స్ వేస్తారు కదా సార్ పైన కవర్స్ స్టిక్కర్స్ బుక్స్ కవర్స్ స్టిక్కర్స్ ఓకే సార్ ఒక్క బుక్ షీట్ బుక్స్కి వేసే షీట్ ఎంత సార్ కవర్ ఓకే ఎన్ని బుక్స్కి వస్తుంది సార్ అది ఒక్క బుక్ ఒక్క షీట్ ఫిఫ్టీన్ టూ ట్వంటీ బుక్స్కి వస్తుంది అంటే కలరింగ్స్ ఉన్నాయా సార్ ఎల్లో కలర్ ఆరంజ్ కలర్ ఓకే సార్ బైండింగ్ చేస్తారా సా సార్ బైండింగ్ చేస్తారా సార్ ఓకే సార్ అంటే ఇన్ని తీసుకుంటున్నాము రేట్ ఏమయినా తక్కువ ఇస్తారా అని ఓకే సార్ అయితే మాకు అన్నీ ఒక్కొక్క షీట్స్ టూ టూ మెంబర్స్కి సరిపడేట్టు ఇవ్వండి సార్ ఒక బండెల్ ఏ ఫోర్ షీట్ బండెల్ ఇంకొకటి సైంటిఫిక్ కాలిక్యులర్ కూడా కావాలి సార్ ఎంత ఉంది సార్ అది ఓకే ఫిఫ్త్ అడిషన్లో ఫిఫ్త్ అడిషన్లో కావాలి సార్ ఓకే సార్ అంటే మిగతావి అన్నీ టూ టూ మెంబర్స్కి వచ్చేటట్టు చూడండి సార్ సైంటిఫిక్ కాలిక్యులర్ ఇంకా ఒక బండెల్ ఏ ఫోర్ షీట్ బండెల్ ఎక్స్ట్రా మిగతావన్నీ టూ టూ మెంబర్స్కి వచ్చేటట్టు చూడండి సార్ ఏ ఫోర్ షీట్ పేపర్ కవర్స్ కానీ ఇంకా టూ టూ మెంబర్స్కి రావాలి ఓకే సార్ మార్నింగ్ వచ్చేస్తా సార్ ప్యాక్ చేసి పెట్టండి ఓకే సార్ త్యాంక్ యూ సార్